పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మీరు ఎప్పుడు హాజరయ్యారు మీ అనుభవం ఏమిటి మన జీవితంలో కొన్ని సంఘటనలు మనలో కొత్త ఆలోచనలకు స్పూర్తికి మార్పు కోసం మొదటి అడుగులకు దారితీస్తాయి అలాంటి అనుభవాలలో ఒకటి నేను ఇటీవల హాజరైన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ అంటే ఈ కార్యక్రమం గత గత సంవత్సరం నవంబర్ పన్నెండవ తేదీన వెంకటేశ్వర కళాభవన్ హైదరాబాదులో నిర్వహించబడింది ఇది ప్రముఖ రచయిత డాక్టర్ విజయలక్ష్మి గారు రాసిన నవ చైతన్యం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కార్యక్రమ ప్రారంభం కార్యక్రమం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది వేడుక ఎంతో సాంప్రదాయబద్దంగా పూల అలంకరణలతో సంగీత వాయిద్యాల నడుము సాగింది ప్రధాన అతిథిగా ప్రఖ్యాత సామాజిక కార్యకర్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహిత శ్రీమతి సుజాత రెడ్డి గారు హాజరయ్యారు రచయిత ప్రసంగం విజయలక్ష్మి గారు పుస్తకం వెనుక తన ప్రయోజనాన్ని ఆలోచనల్ని మనతో పంచుకున్నారు ఆమె తన రచన ద్వారా యువతలో జ్ఞానం నైతికత సామాజిక బాధ్యత వంటి అంశాలపై చైతన్యం తీసుకురావాలని లక్ష్యంతో పుస్తకాన్ని రాశారని చెప్పారు నవ చైతన్యంలో ప్రధానంగా మనిషి మనసు మానవ సంబంధాలు భావోద్వేగాల విలువలపై రచనలు ఉన్నాయి ఆమె మాటల్లో ఒకటే తేట తెల్లతనం లోతైన భావం కనిపించాయి ఆ మాటలు నన్ను లోతుగా ప్రభావితం చేశాయి వేదికపై సాహితీ చర్చ పుస్తకం ఆవిష్కరణ అనంతరం సాహిత్యవేతలు పాఠకులు మరియు పాత్రికేయులు కలిసి పుస్తకంపై చర్చ జరిపారు ఎవరి అభిప్రాయాలు విన్న పుస్తకం అందులో ఎంత విలువైన అంశాలు ఉన్నాయో అర్థమైంది ఒక రచన కేవలం కాగితంపై మాటలు మాత్రమే కాదు అది సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించే సాధనంగా మారవచ్చని నాకు స్పష్టమైంది పాఠకుల భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో పాఠకులకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పే అవకాశం పొందాను పుస్తకాలు మనకు కేవలం జ్ఞానం ఇవ్వవు మన జీవితాన్నే మారుస్తాయి అన్న మాటలు వేదికపై చెప్పగలగడం నాకు గత్త నాకు గొప్ప అనుభూతిని కలిగించింది అక్కడి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన నన్ను చాలా ఉత్సాహపరిచింది సాహిత్య ప్రేమలో మార్పు ఈ కార్యక్రమం అనంతరం నాకు పుస్తకాలు చదవాలనే ఆత్రుత పెరిగింది గతంలో కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితమైన నేను ఇప్పుడు వివిధ అంశాలపై పుస్తకాలు చదివించడం ప్రారంభించాను అందులో మొదటగా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి ఎలా ఒక సరైన దారిలో నడవాలి అనే అంశంపై కొన్ని పుస్తకాలను చదివాను అవి నాకు చాలా మంచి స్ఫూర్తిని ఇచ్చాయి వాటి నుండి ఆ పుస్తకాల నుంచి ఆ పుస్తకాలను చదివ చదవడం ద్వారా వాటి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను నాలో నేను చాలా మార్పులను రావడం గమనించాను ముఖ్యంగా మన సంస్కృతి ఆచారాలు మనోభావాలు జీవన విలువలపై ఆధారపడి ఉన్న రచనలు నన్ను ఆకట్టుకున్నాయి స్మరణీయ క్షణం కార్యక్రమం ముగిసిన తరువాత రచయితతో స్వయంగా మాట్లాడే అవకాశం నాకు లభించింది ఆమెను నేను కొన్ని ప్రశ్నలు వేశాను మీరు ఈ స్థాయికి రావడం మీ స్థాయికి రావడానికి గల కారణాలు ఏమిటి మీ విజయం వెనుక ఉన్నది ఎవరు ఇలాంటి ఇలాంటి ప్రశ్నలు నేను వేయడం ద్వారా నాకు కూడా కొంత ఉత్సాహం కలిగింది నేను కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తర్వాత నా జీవితంలో ఒక ఒక మెట్టు పైకి ఎదగాలని నాలో ఉన్న ఆశను ఆమెతో చెప్పాను ఆమె నన్ను అర్థం చేసుకుంది ఆమె పుస్తకంపై నా అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆమె చూపిన సంతోషం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మర్చి పని చేసినప్పుడు మనం వాళ్ళని మెచ్చుకోవాలి ఇది వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది తరువాత చివరిక్షణంలో ఆమెతో నేను ఫోటో తీసుకున్నాను సంతకంతో పుస్తకాన్ని పొందాను ఇది నా జీవితంలో స్మరణీయమైన క్షణం ఇది ఒక మధుర జ్ఞాపకం నా జీవితంలో నేను చాలా నేర్చుకుంటున్నాను వీటివల్ల